నమస్కారం చెప్పండి అవునండి అవునండి ఎవరు పంపించారండి

మనకి ఎన్ని ఎన్ని కావాలండి అరటిపళ్ళు

అదేలేండి అదే మరి మా దగ్గర తీసుకుంటే సార్ మా దగ్గర పట్టుకెళ్తే మీరు మా దగ్గరికి వస్తారు మా సరుకు అలాగ ఉంటాదండి మా దగ్గర మంచిగానే ఇస్తామండి మేము అంటే మీరు ఇక్కడిదాకా వచ్చారంటే దానికి కారణం ఎవరో చెప్తేనే మంచిగా చెప్తేనే కదండి వచ్చారు దాన్ని బట్టి మీకు అర్ధం అవుతుందండి

తగ్గించొచ్చు తగ్గిచ్చి ఇద్దామండి తగ్గిచ్చి ఇద్దాం దానిదేముందండి మీరు పలానా డేట్ అని చెప్తే డేట్ పలానా డేట్ చెప్పాలండి డేట్ మనకి ఇప్పుడు మీరు అమృతపాణి తీసుకుందాం అనుకుంటన్నారా చక్రకేళి అరటిపళ్ళు కావాలా అండి పెళ్ళిలో పెళ్ళిలో పెళ్ళిల్లోకి అయితే పెళ్ళిల్లోకి అయితే మన చక్రకేళియే బాగుంటాయండి అంటే కొంచెం అంతా బాగుంటుందండి చక్రకేళి అయితే కొంచెం అందరూ ఎక్కువగా కూడా చక్రకేళియే పెడతారండి అందరూ మన దగ్గర ప్రస్తుతానికి అయితే అమృతపాణి చక్రకేళి పచ్చ కర్పూరం ఉందండి అంటే పచ్చ కర్పూరం పెళ్ళిళ్ళకి అంత బాగోదులేండి ఎక్కువ చక్రకేళియే బాగుంటుందండి అవునండి మీరు గెలొచ్చి ఒక మనకి ఐదు వందల దాకా పడుతుందండి గెలకి వచ్చేసి మనకి పన్నెండు అస్తాలు అంటే ఇంచు మించు మనకి ఒక రెండు వందల నూట యాభై దాకా ఉంటాయండి అరటి పండ్లు నూట యాభై రెండు వందలు చిన్న గెల అయితే నూట యాభై ఉంటాయండి నూటయాభై ఉంటాయండి

మూడొందల మందంటే మనకి అండి అండి రెండు గెలలు తీసుకోండి అంతగా రాకపోతే మనం ఆ రోజున పంపుదామండి ప్రస్తుతానికి రెండు గెలలు తీసుకోండి లేదు లేదు ఇబ్బంది ఏం లేదు నేను ఒక గెల పక్కకు దించుతానండి మనకోసం అప్పటికప్పుడు ఒకేల కావాలంటే పలానా ఒకేల అస్తాలు గెల పట్టుకెళ్ళిపోతామండి పంపిస్తామండి మీకు చక్రకేళి చక్రకేళి అండి

వద్దండి వద్దండి అమృతపాణి మనకి బాగోవు అంత బాగోవు పెళ్ళిల్లో వేసుకోవడనికి అంత బాగోదండి అంత మర్యాదకరంగా ఉండదండి అంటే అది ఎక్కువగా మన గుళ్ళుళ్ళుకి అన్న సంతర్పణలకి వీటిలికి బావుంటది కానండి మనకి పెళ్ళిల్లో పెట్టుకోవడానికి ఇదే బాగుంటుందండి నిండుగా వస్తుందండి కాయ కూడా కొంచెం పెద్దగా వస్తుందండి ఇది మీరు డేట్ డేట్ అదేనండి మనకు సమానంగా ఉంది లేదండి లేదండి అంతా బాగానే ఉంటుంది కాయ ఎక్కడా దెబ్బ తినదండి మొత్తం అంతా బాగానే ఉంటుంది మనకు ఏమన్నా మీకు ఏవన్నా మీకు తేడా గట్టా వస్తే తిరిగి పంపితే మనకి మళ్ళీ తిరిగిస్తామని మనకి అట్లా కొంచెం పోయిన కాయలు ఏమన్నా ఉంటే మళ్ళీ మారుస్తామండి సరేండి అవునండి మార్చి అండి సరేనండి లేదు ఒకరోజు ముందు సరిపోతుందిలెండి అంటే మన దగ్గరుంటే కొంచెం మనం వాటిలకి మనం కొంచెం ఇవన్నీ తీసుకుంటామండి బాగా కొద్దిగా మనకి మన దగ్గరుంటే అవన్నీ నిలువ ఆగుతాయండి అవునండి అవును అవునండి అవునండి సరేనండి చెప్పండి ఆ రోజున వచ్చేముందే సరే నేను ఉంటానండి